నమస్కారం సార్ సార్ ఏ కాలేజ్లో పని చేస్తున్నారు సార్ మీరిప్పుడు నేను వాసవి కాలేజ్లో పని చేశాను సార్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు సార్ మీరు ఏ సబజెక్ట్సు ఏ సబ్జెక్ట్ చెప్తున్నాారు సార్ మీరు నేను కంప్యూటర్ సైన్స్ డాటా సిస్టమ్స్ చెప్తున్నాను సార్ నేను నాకు ఒక మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు సార్ ఓకే సార్ మాములుగా ఇప్పుడు మీరు క్విజెస్ ఎలా పెడుతుంటారు సార్ పిల్లలకి విద్యార్థులకు మీరు క్విజెస్ ఎలా పెడుతుంటారు సార్ అవును సార్ అలాగే సార్ మాములుగా అసైన్మెంట్లు అసైన్మెంట్లకి కానీ క్విజులకి కానీ ఎన్ని ఎన్ని మార్కులకు పరీక్ష పెడుతుంటారు సార్ మీరు హ ఐదు మార్కులే కదా సార్ సిలబస్సు మొత్తం ఐదు పాఠ్యంశాలల్లో మూడు పాఠ్యంశాలు వరకు అయిపొయింది సార్ పూర్తిగా సో అవును సార్ ప్రస్తుతానికయితే నాలుగో పాఠ్యంశము గ్రాఫ్స్ గురించి చెప్తున్నాను సార్ పిల్లలకి మంచిగానే అర్థమవుతున్నాది సార్ కాకపోతే వీళ్ళకు చదవరు ఈ పిల్లలు కానీ మొత్తం అరవై మందిల్లో అరవై మంది పిల్లలు ఎగ్జామ్ పరీక్ష హాజరు అయితే దాంట్లో యాభై మంది పిల్లలు ఫేలు ఒక పది మందే బాడర్ పాస్ అవుతారు సార్ మీ సబ్జెక్ట్లో ఎలా సార్ ఆ అవును సార్